మాకు ప్రాంతంలో ఇక్కడైతే మత్స్యకారులకు జాతరలనేవి జరుగుతూ ఉంటాయి ఇందులో గంగమ్మ జాతరలు ఇంకా సుబ్బారాయుడు సృష్టి అలాంటివి చేసుకుంటూ ఉంటారనమాటా ఇందులో తెలగ జాతి ఇంకానీ ఈ గిరిజన జాతులు వారు కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి ఇందులో ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఒకొక్క గ్రామ దేవత అనేవాళ్ళు పూజలు అవి చేసుకుంటూ ఉంటారు అందరూ సమూహాలుగా కూడుకొని అప్పుడే కట్టుకుంటూ ఇంకా ఒక పక్క బోట్లవి పక్కన పెట్టుకొని వాటికి పూజలవి చేసుకొని అందరూ కలిసి ఈ మా ఒక మేకపోతుని అది వేసేసి బలిగా అర్పించి వాటిని వండుకొని తినటం ఇక్కడ సాంప్రదాయంకంగా ఉంటుంది అలాగే ఇక్కడ చెంచులు ఇంకా చాలా జాతులైతే ఉన్నాయి ఆ ఇంకా ఇందులో ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఒక సముద్రతీరం ప్రాంతాల యొద్ద వీళ్ళు ఉండటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ తెలిసి ఉప్పాడ అనేది ఇక్కడ వాళ్ళ ప్రాంతము ఇక్కడ ఏంటంటే అందరూ మత్స్యకారులు ఉండటం జరుగుతూ ఉంటుంది అలా ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా సమూహంగా భావాలను పంచుకుంటూ పండుగలు నిర్వహించుకుంటూ చాలా తీర్థాలు ఇంకా జాతరలనేవి కూడా జరుగుతూ ఉంటాయి